అవును మాకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉంది దీని వల్ల టైం ఎంతో ఆదా అయ్యేది కానీ ఇంతకు ముందైతే కట్టెలు పొయ్యి వినియోగించేటప్పుడు ఎక్కువ కాలం వృధా అవుతుంది అంతే కాకుండా వర్షాకాలంలో కట్టెలు మండక ఇబ్బంది పడేవాళ్ళము అవసరానికి వంట చేయలేకపోయే వాళ్ళము అంతేకాక కట్టెల పొయ్యి వల్ల చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు కూడా జరిగేవి పిల్లల ముందు కూడా కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళము కానీ ఇప్పటిలో గ్యాస్ కనెక్షన్ ఉండడం వల్ల మాకు వంట పని సులువుగా అయిపోయేది అంతే కాకుండా గ్యాస్ కనెక్షన్ ఉండడం వల్ల వంట సులువుగా అయ్యి మేము పనులకు వెళ్ళే వెళ్ళే దానికి కూడా ఎంతో సులువుగా ఉండేది అంతేకాకుండా ముందైతే కట్టెల పొయ్యి అవసరానికి కట్టెలు వర్షాకాలంలో అంత ఎండిన కట్టెలు దొరకడం చాలా కష్టమైపోయేది అప్పట్లో కట్టెలు మండించడానికి ఇబ్బంది పడేవాళ్ళం అంతే కాక అవసరానికి వంట కూడా చేయలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం వర్షాకాలంలో వ కట్టెలు ఎండక అప్ అది కూడా ఇబ్బంది పడేవాళ్ళం అంతే కాకుండా పక్కన చిన్నపిల్లలు అలాంటప్పుడు చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు కూడా జరిగేవి కానీ గ్యాస్ కనెక్షన్ వల్ల మాకు వంట ఎంతో సులువుగా అయ్యి మాకు టైం కూడా ఆదా అవుతు వుంది ఇప్పుడు